వీడియో గేమ్లు నాకు తెలుసు కాని నేనెప్పుడూ ఆడలేదు సాధారణంగా వీడియో గేమ్లు అనేవి వాటి హార్డ్వేర్ ప్లాట్ఫారమ్ ప్రకారం వర్గీకరించబడతాయి ఇందులో సాంప్రదాయకంగా ఆర్క్డ్ వీడియో గేమ్లు కన్సోల్ గేమ్లు మరియు కంప్యూటర్ గేమ్లు ఉంటాయి రెండవది ల్యాన్ గేములు ఆన్లైన్ గేములు మరియు బ్రౌజర్ గేమ్ని కూడా కలిగి ఉంటుంది ఇటీవల వీడియో గేమ్ పరిశ్రమ మొబైల్ పరికరాలు వర్చ్యువల్ మరియు ఆగమంటి రియాల్టీ సిస్టమ్ను మరియు రిమోట్ క్లౌడ్ గేమ్ ద్వారా మొబైల్ గేమింగ్లోకి విస్తరించింది ఈరోజు వీడియో గేమ్ డెవలప్మెంట్కు డెవలపర్లు ప్రచురణ కర్తలు పంపిణీదారులు రిటైలర్ రిటైల్ రిటైలర్లు హార్డ్వేర్ తయారీదారులు మరియు ఇతర విక్రియదారులతో సహా వివిధ పార్టీల మధ్య అనేక ఇంటర్ డిస్ప్లేనరీ నైపుణ్యాలు దృష్టి టీం వర్క్ మరియు అనుసంధానాల అవసరం ఎలక్ట్రానిక్ పరిశ్రమ వెనుక వీడియో గేమ్ మార్కెట్ కూడా ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉంది అక్కడ వ్యక్తిగత కంప్యూటర్ భాగం కన్సోల్ మరియు ప్రతి విక్రయాలు అలాగే మెరుగైన గేమ్ పనితీరు కోసం వినియోగదారుల డిమాండ్ హార్డ్వేర్ రూపకల్పన మరియు ఆవిష్కరణలకు శక్తివంతమైన డ్రైవింగ్ కారకాలు ఉన్నాయి